మీరు చదివి నేను చదివిన చివరి పుస్తకం పరిణిత ఈ పుస్తకంలోని ఒక స్వభా ఒక స్వతంత్ర స్వభావాలు కలిగిన ఆ కథానాయక అలాగే వాటిని గౌరవించే కథానాయకుడు ఉంటారు వీరి పట్ల ప్రతి స్వ సంఘర్షణ ప్రతి మాట కూడా ఎంతో ఉస్తుకథంగా ఉంటుంది అలాగే ఈ కథానాయకుని తండ్రి కులమత బేధాలను ఎంతగానో నమ్మే వ్యక్తి కథానయిక తన తల్లిదండ్రులను కోల్పోయి తన మామయ్య కడు పేదరికంలో ఉన్న తన మామయ్య వద్ద జీవిస్తూ ఉంటుంది ఈ వీళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఈ కథానాయిక నాయకుల మధ్య జ జరిగే సంభాషణలు వారి మధ్య అనుభవం అను అను ప్రేమ అనురాగాలు ఎలా పుట్టాయి అన్నది ఈ కథ యొక్క ముఖ్య సారాంశం చివరిలోని ఈ కథానాయిక పత్ని అపార్థం చేసుకుని దూరమైన కథనాయకుడు నిజాన్ని తెలుసుకుని వారి మధ్య కులమత బేధాల అహంకారాల వల్ల కట్టిన గోడలను కూల్చి వారిద్దరూ కలుసుకోవడమే ఈ కథలోని చివరి భాగం ఇది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఒక మనిషిని మనిషిగా చూసి కులమత బేధాలను లేకుండా వారి ప్రవర్తనను వారి స్వభావాలను వారి మంచితనాన్ని బట్టి వారికి గౌరవం ఇవ్వాలి వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి గౌరవాన్ని ఇవ్వాలి అనేది చాలా బాగా చెప్పారు శ్రోతలకు ఎంతో బాగా అర్థమయ్యేలాగా వారు ఆ కథను రచించారు